టెక్స్ట్ నుండి స్పీచ్ అనువదించే సాంకేతిక వయోవృద్దులకు చూపు మందగించిన వారికి అనేక విధానాలుగా సహాయపడుతుంది ఇది వారికి చదవడంలో లేదా ఏమైనా చేయడంలో సహాయపడుతుంది టెక్స్ట్ నుండి స్పీచ్ అనువదించే సాంకేతిక వయోవృధులకు చూపు మందగించిన వారికి పుస్తకాలు కథనాలు వార్తలు మరియు ఇతర రకాల టెక్స్ట్ను చదవడంలో సహాయపడుతుంది ఇది వారికి సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి మరియు వారి చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది టెక్స్ట్ నుండి స్పీచ్ అనువదించే సాంకేతిక వయోవృద్ధులకు చూపు మందగించిన వారికి మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు మరియు ఇతర డిజిటల్ పరికరాల యొక్క స్కీంలను చదవడంలో సహాయపడుతుంది ఇది వారికి ఇంటర్నెట్ను యాక్సిస్ చేయడానికి సమాచారాన్ని కనుక్కోవడానికి మరియు ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి చాలా సహాయపడుతుంది సూచనలను అర్థం చేసుకోవడం టెక్స్ట్ నుండి స్పీచ్ అనువదించే సాంకేతిక వయోవృద్ధులకు చూపు మందగించిన వారికి సూచనలు మరియు ఇతర రకాల టెక్స్ట్ను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది ఇది వారికి రోజువారి పనులను నిర్వహించడంలో మరియు వారి స్వంత ప్రాంతంలో చుట్టుముట్టుకోవడంలో సహాయపడుతుంది బీ మై అయిస్ ఆప్ అనేది టెక్స్ట్ నుండి స్పీచ్ అనువదించే సాంకేతికను ఉపయోగించి వయోవృద్ధులకు మరియు చూపు మందగించిన వారికి సహాయపడే ఒక యాప్ ఈ యాప్ టెక్స్ట్ను స్పీచ్గా మారుస్తుంది ఇది వ్యక్తులు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో మరియు వారి సొంత జీవితాలను నిర్వహించడంలో సహాయపడుతుంది టెక్స్ట్ నుండి స్పీచ్ అనువదించే సాంకేతిక ప్రయోవృద్ధులకు మరియు చూపు మందగించిన వారికి సహాయపడే ఒక శక్తివంతమైన సాధనం ఇది వారికి సమాచారాన్ని యాక్సిస్ చేయడానికి మరియు చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవడానికి మరియు వారి సొంత జీవితాలను నిర్వహించడానికి సహాయపడుతుంది